హలో నమస్తే మేడం చెప్పండి ఓకే మేడం చూపిస్తాము మేడం ఎంతమంది వస్తారండి ఓకే మ్యామ్ ఫోర్ మెంబెర్సే ఎన్ని ఎన్ని రోజులు స్టే చేస్తారండి ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మేము అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాము ఫోర్ మెంబెర్స్ కదా మేడం మీరు ఫోర్ మెంబెర్స్ కాబట్టి మీకు ఫిఫ్టీ థౌజండ్ అవుతుంది మేడం ఓకే మ్యామ్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాము రూము రె రెస్టారెంటు ఫుడ్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాము మ్యామ్ ఓకే మ్యామ్ అలాంటివి చూస్తాము మ్యామ్ మేము చూసుకుంటాము అమౌంట్ తగ్గాలంటే ఫోర్ మెంబర్స్ ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంటున్నారు కాబట్టి తగ్గడానికి అవ్వదు మేడం క్యాబ్ మేమే ఇస్తాము మేడం డ్రైవర్ని డ్రైవర్ని పంపించమంటారా లేదంటే మీరే ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ రాజమండ్రిలో మేము మిమ్మల్ని పికప్ చేసుకోడానికి రాజమండ్రిలో ఉంటాము రాజమండ్రిలో ఎక్కడ మేడం ఎయిర్ అయితే ఎయిర్పోర్ట్కి వచ్చి పికప్ చేసుకుంటాము మేడం మిమ్మల్ని సరే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్